మన శరీరానికి ఎక్కువ తిండి తింటే ఎటువంటి సమస్యలు వస్తాయి అంటే కాళ్ళ నొప్పులు వస్తాయి అరగకపోవడం చేతకాకపోవడం కుర్చీలో కూర్చున్నా పట్టకపోవడం ఇవన్నీ సమస్యలు వస్తాయి ఇప్పుడే అయిపోయిందా మోకాళ్ళ నొప్పులు వస్తాయి కాళ్ళ నొప్పులు వస్తాయి ఎటు అయినా పోవాలి అంటే కూడా ఇబ్బంది అవుతుంది కూర్చోరాదు నిల్చోరాదు